ఇక్కడ పనిచేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సైబర్ డిజిటలైజేషన్ ప్రసార ఇంజనీరు మరియు టీవి షోలు ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ ప్రదర్శన చేయడానికి చాలా రకాల స్టేజీలు ఉంటాయి ప్లాట్ఫార్మ్స్ ఉంటాయి ఇక్కడ డాన్స్ షోలకి అయినా పాటలు పాడేవాటికైనా చాలా ప్రాదా ప్రాధాన్యత ఉంటుంది ఎవరి ప్రత్యేకతను వారు చూపించుకోవచ్చు